సుజుకీ కేెటిఎం పల్సర్ యమహా బుల్లెట్ జీటీ ఆర్ఎక్స్ హండ్రెడ్ కత్వాసా హయాభూసా నింజా స్ప్లెండర్ హెచ్ఎఫ్ డీలక్స్ సిటీ హండ్రెడ్ గ్లామర్ హార్లీ డేవిడ్సన్ గ్లామర్ సు సు స్కూటీ ఫ్యాషన్ ప్రో యాక్టివా హోండా లారీ బీఎండబ్ల్యూ బెంజు ఆడీ రేంజు రోవర్ థార్ బొలరో స్కార్పియో ఫార్చ్యునర్ డిఫెండర్ ఫోర్డ్ ఎండెవర్ లారీ ఆటో టిప్పర్ ట్రాక్టర్ ట్రక్కు జేసీబీ క్రేన్ నిస్సిన్